నాకు తెలిసిన చిరు వ్యాపారాలు ఏందంటే చిల్లర అంగడి అంటే వీటిలో మనకు వంటకు కావలసిన వస్తువులు ఈ కూరగాయలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటివల్ల మన ఇంటి సౌకర్యాలు పూర్తి చేసుకోవడం కాకుండా ఇప్పుడు మనకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చుకోవడానికి ఈ వ్యాపారం అనేది పనికొస్తుంది ఇప్పుడు దీని పరంగా ఇప్పుడు ఎవరు కూడా బయట ప్రజలు వెళ్ళకుండా ఇక్కడ మన దగ్గరలో వాటిని కొనుక్కుని వాళ్ళ యొక్క కాపురాన్ని వాళ్ళ ఇంటికి వస్తు అవసరాలు పూర్తిచేసుకోవచ్చు ఇంకా దీంట్లో ఇంకొకటి ఏందంటే ఇప్పుడు దీంట్లో వ్యాపారంలో ఇప్పుడు పండ్ల వ్యాపారాలు ఉన్నాయి ఈ పండ్ల వ్యాపారాలు అండి అరటి కానివ్వండి ఆ తర్వాత ఆపిల్ కానివ్వండి జామకాయలు ఇంకా ఈ వివిధ రకాల పళ్ళ వ్యాపారాలు కూడాను బాగుంటాయి వీటివల్ల ఏందంటే ఆరోగ్యానికి కూడా మంచిది ఈ ఫ్రూట్స్ వల్ల ఎవరికి ఏది ఇష్టమైతే అవి వాటికి ఇప్పుడు డైజెషన్కి మంచిది ఇప్పుడు ఆపిల్ ఈ అరటి అరటి పళ్ళండి డైజెషన్కి మంచిది ఇప్పుడు ఆపిల్ కానివ్వండి ద్రాక్ష కానివ్వండి ఈ రెండు వేరు వేరు వ్యాపారాల వల్ల ఈ జనాలలో కూడాను ఆరోగ్యపరంగా వయసు పరంగా బాగుంటుంది ఆ తర్వాత దీంతో పాటు డ్రై ఫ్రూట్స్ వ్యాపారం ఉంది ఆ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం ఏందంటే బాదం కానివ్వండి ఎండు ద్రాక్ష కానివ్వండి ఇంకా ఈ చెర్రీస్ కానివ్వండి వివిధ రకాలున్నాయి ఇవి కూడాను ఆరోగ్యానికి మంచిది దానికి తోడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అవి బాగా వాడుకోవచ్చు ఇప్పుడు వీటిలో కూడా మనకి ఆస్తికరమైన వ్యాపారం ఏంటంటే పండ్ల వ్యాపారులు ఈ పండ్ల వ్యాపారం అంటే ప్రతి ఒక్కరు ఈ పండ్లు కొంటూ ఉంటారు కాబట్టి అవి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి మనం ఆ వ్యాపారం అనేది బాగా నిర్దిష్టంగా ఒక ఆస్కారం వ్యాపారం అంటే ఈ పండ్ల వ్యాపారం అని నేను చెప్తాను